మీ మా మా మా ప్రాంతంలో విద్యార్థులు స్కూల్లో రన్నింగ్ రేస్లు అయితే చాలా పెట్టారు నేనైతే చాలా వాటిలో పార్టిసిపేట్ అయితే చేశాను నేను వచ్చి నాకైతే సెకండ్ ప్రైజ్ అయితే చాలా సార్లు వచ్చింది అండ్ నేనైతే మంచి గోల్ ఐతే పెట్టుకున్నాను ఫస్ట్ ప్రైస్ నేను ఏదో ఒక రోజు సాధించగలుగుతా సాధించగలుగుతాను సో అని పెట్టుకున్నాను లాస్ట్కి అయితే నేను లాస్ట్ నాకైతే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది రన్నింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి బాడీ పార్ట్స్ అయితే అన్నీ మూమెంట్లో ఉంటే కొంచెం స్ట్రచబులిటీ అయితే ఇంక్రీస్ అవుతుంది అండ్ ఎలాంటి మనకు ఏమన్నా బాడీ పెయిన్స్ ఉన్నా కానీ ఆ రన్నింగ్ చేయడం వల్ల డైలీ అలాంటి అయితే తగ్గుతాయి అండ్ ఆల్సో ఆ మనకు అయితే మన బాడీకి చెమట వస్తుంది రన్నింగ్ చేస్తే ఆ చెమట వలన కూడా చాలా పోతుంటాయి అంటే డిస్అడ్వాంటేజెస్ ఏమైన్నా ఉంటే చెమట ద్వారనైతే వెళ్ళి పోతుంటాయి బాడీలో నుంచి వెళ్ళి సో రన్నింగ్ చేయడం వల్ల మనకైతే చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి సో నేనైతే చిన్నప్పటి స్కూల్లో చాలా ప్రైసెస్ అయితే గెలుచుకున్నాను రన్నింగ్ పోటీలో పాల్గొని అండ్ సారు వాళ్ళు కూడా చాలా మెచ్చుకునే వారు నన్ను రన్నింగ్ బాగా చేస్తున్నావు చాలా ఫ్యూచర్ ఉందని చెప్పారు సో అందుకని నేను రన్నింగ్ రన్నింగ్ ఇప్పటికి కూడా వాకింగ్ చేస్తుంటాను బయట సో ఇప్పటికైనా మరల ఎప్పుడైనా ఛాన్సెస్ ఉంటే రన్నింగ్లో పాల్గొంటు ఉంటాను మా ఊళ్ళలో ఏదన్నాప్రోగ్రామ్స్ అయిన కానీ అలాంటి వాటిలో